హలో ఎవరు అండి

ఓకే ఆల్రెడీ మీ అబ్బాయి లీవ్ లెటర్ అనేది సెండ్ చేసాడు అమ్మా మీ క్లాస్ మీ క్లాస్ ప్రిన్సిపల్ మీ క్లాస్ టీచర్ వచ్చి మాకు ఇచ్చాడు వాళ్ళ మీ బాబు వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి మాకు ఇచ్చాడు బట్ మేము లీవ్ రిజెక్ట్ చేసినాము ఎందుకంటే మీ వాడి అటెండెన్స్ ఎంత తక్కువ ఉంది మీకు తెలుసు కదా ఆల్రెడీ ఆల్రెడీ ఎన్ని లీవ్స్ తీసుకున్నాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో వన్ వీక్లో యూనిట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టెస్ట్ స్టార్ట్ అవుతుంది మీ ఇప్పుడు మీ వాడిని మేము వేరే క్లాస్కి ప్రమోట్ చేయాలి కదా ఇప్పుడు ఏంటి ఫిఫ్త్ మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ గవర్నమెంట్ పేపరు సిక్స్త్ క్లాస్ నుంచి అది మీకు తెలుసు కదా గవర్నమెంట్ పేపర్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకా టూ యూనిట్ టెస్ట్స్ ఉన్నాయి మీ వాడి అటెండెన్స్ తక్కువ ఉంది మళ్ళీ మీ వాడు స్కూల్కి రెగ్యులర్గా కూడా రాడు ఇప్పుడు నేను లీవ్స్ అని ఇంకా ఎన్ని లీవ్స్ ఒకరోజు ప్రతీరోజు ఫీవర్ వచ్చింది అంటారు ఒకరోజు ఇట్లా పెళ్ళి ఉందని అన్నారు లేకపోతే ఇట్లా రకరకాల రీజన్స్ పెట్టినాక మ్యారే అన్ని లీవ్స్ తీసుకున్నాక మేము ఎన్ని లీవ్స్ అని ఇస్తాము మళ్ళీ ఫైవ్ మళ్ళీ ఇప్పుడు ఫైవ్ డేస్ లీవ్ కావాలా మీకు ఫోర్ డేస్ ఫోర్ డేసే మీకు లీవ్ ఇస్తారు ఫోర్ డేస్లో లీవ్ ఇచ్చిన తరువాత మళ్ళీ టూ డేస్గా నేను ఇప్పుడే వచ్చినా కదా మళ్ళీ నేను తరువాత టూ డేస్ ఒక వన్ డే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి మళ్ళీ వన్ డే రెస్ట్ తీసుకుంటాడు దాని తరువాత మళ్ళీ టూ డేస్లో సాటర్డే సాటర్డేనో సండేనో మళ్ళీ హాలిడేస్ వస్తాయి దాని తరువాత మళ్ళీ ఒక వీక్ మొత్తం ఒక వీక్ కవర్ అయిపోతుంది కదమ్మా ఇక ఎందుకు అంటే మీ వాడు ఇప్పుడు ఇట్లా ఈ ఈ రకంగా అటెండెన్స్ ఉంది అంటే మాత్రం మేము నెక్స్ట్ క్లాస్కి అయితే ప్రమోట్ చేయలేము నెక్స్ట్ క్లాస్కి అయితే పంపించలేము అమ్మా మీ వానికి మార్క్స్ ఎంత మంచిగా వచ్చినా సరే మేము పంపించలేము ఎందుకంటే అటెండెన్స్ కూడా ఇంపార్టెంటే ఇక్కడ అటెండెన్స్ ఇప్పుడు అటెండెన్స్ విలువ వీక్ మా అటెండెన్స్ ఇంపార్టెన్స్ తెలియకపోతే రేపు ఇంటర్ డిగ్రీలోకి వెళ్ళినాక కూడా ఇట్లానే అటెండెన్స్ చేస్తారు కదా అప్పుడు కాండొనేషన్స్ కడతారా మీరు సరే అమ్మా నేను ప నేను ఇస్తానులెండి పర్మిషన్ మళ్ళీ నేను అయితే ఇవ్వలేను మళ్ళీ ఇప్పుడు ఏంటంటే యూనిట్ టెస్ట్లు కూడా వన్ వీక్లో ఉన్నాయి మళ్ళీ దాని తతరువాత దాంట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ మార్క్ కాన్సన్ట్రేషన్ లేకపోతే మాత్రం కూడా ఇక నేను అదేమి చేయలేను ఏందుకంటే ప్రతీ ఒక్క మార్క్ అనేది మార్క్స్ కూడా కాలిక్యులేట్ చేస్తారు బిహేవియర్ డిసిప్లెయిన్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ క్లాస్కి పంపాను అంటే మళ్ళీ సిక్స్త్ క్లాస్ నుంచి గవర్నమెంట్ పేపర్ స్టార్ట్ మళ్ళీ సిక్స్త్ క్లాస్ గవర్నమెంట్ పేపర్ అయితే ఆఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి ఇక అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత మళ్ళీ సెవెంత్ కదా ఇప్పుడప్పుడు ఇంకా సిక్స్త్ క్లాస్ నుంచి ఇంకా ఎక్కువ లీవ్స్ పెట్టినా కూడా మీవాడు కష్టమే కదా అప్పుడు క్లాస్ మిస్ అయితే మళ్ళీ క్లాస్ చెప్పమంటే మళ్ళీ చెప్పరు ఎవరూ టీచర్స్ అయితే చెప్పరు మళ్ళీ ఇక మీవాడు ఏం చేస్తాడు మళ్ళీ ట్యూషన్స్ జాయిన్ అవుతారా సరే అమ్మ ఫైన్